నేను నా అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను చేపలు పట్టడం అనేది పట్టడం మొదలు పెట్టాను అక్కడ మా మావయ్య నాకు ఒక గురువులాగా నాకు చిన్నప్పటి నుంచి ఆయన ఎలా పడుతున్నారో చూసి నేర్చుకుని ఆ తరువాత నేను కూడా చేపలు ఎరవేయడం నేర్చుకున్నాను ముందుగా దాన్ని ఎర ఎలా కొక్కెంకి తగిలించాలో తెలుసుకున్నాను దాన్ని కొక్కెంకు తగిలించడం ఆ తగిలించిన దాన్ని జాగ్రత్తగా నీటిలో ఆగేలాగా పెట్టడం తరవాత చేపలని లాగడం బయటికి ఎలా లాగాలో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను కొత్తలో నాకు వచ్చేది కాదు ముందు ఆయన పడుతు ఉండగా ఎర మాత్రం పెట్టి పెడుతు ఉండే వాడిని అలా కొన్ని రోజుల తరవాత నేను కూడా గాలం కొనుకోని చేపకి కింద కొక్కెంకి ఎర పెట్టి వేయడం కూడా జరిగింది కాకపోతే కొత్తలో నాకు చేపలు లాగడం రా వచ్చేది కాదు మే పెట్టిన మేత మాత్రం చేపలు తిని వెళ్ళిపోయేవి అలా కొన్ని రోజుల తరవాత నాకు కూడా చేపలు లాగడం అనేది రావడం జరిగింది పెట్టిన ఆహారానికి తినడనికి వచ్చినప్పుడు నేను బయటికి లాగే సమయానికి కరెక్ట్గా లాగేవాడిని అవి అప్పుడు వచ్చేవి నేను చాలా రకాల చేపలు పట్టేవాడిని పేర్లు గుర్తు లేవు కానీ నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు రెండు మూడు రకాల మట్టగుడిస అని క్యాట్ఫిష్ అని ఇలా వచ్చేవి కానీ క్యాట్ఫిష్ ఎక్కువ తినకూడదు అనేవారు బొమ్మిడాయిలు ఇలా రెండు మూడు రకాలు వచ్చేవి నాకు పట్టిన నేను పట్టే వాటిని బుట్టలో వేసుకునే వాడిని అవి తీసుకు వెళ్ళి ఇంట్లో వండితే వండించే వాళ్ళం అందరం కలిసి తినే వాళ్ళం కూడా ఆ చేపలు కాకపోతే కొత్తలో మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించేది తరవాత తరవాత చాలా సులువుగా లాగేవాడిని చేపలు మట్టుకు నేను మా మావయ్యగారి దగ్గరనుండి కొన్ని ఎలా లాగాలో మేత ఎలా పెట్టాలో కొక్కెంకి ఇలాంటివి అన్నీ కూడా నేను నేర్చుకోవడం జరిగింది ఆయన ఎలాగైతే లాగేవారో అదే విధంగా నేను లాగడం నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి నేను కొన్ని మెలకువలు కూడా నేర్చుకున్నాను ఇవి నాకు చిన్నప్పటి నుంచి కాదండి నేను ఒక ఏడవ తరగతి అప్పుడు చదువుకునే రోజులలో అప్పటి నుంచి నేను చేపలు పట్టడానికి వెళ్ళే వాడిని తరవాత ఒకటి రెండు సంవత్సరాలు మటుకు వెళ్ళాను తర్వాత మళ్ళీ మానేసాను ఆరోజులలో నేను సంక్రాంతి సెలవులకి కానీ దసరా సెలవులకి కానీ వెళ్ళినప్పుడు అక్కడ చేపలు పట్టడం నేను నేర్చుకుని చేపలు పడుతు ఉండేవాడిని